మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు నాలుగు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు ఐదు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు ఏడు లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు